ఎవరు అమ్మా చెప్పు

ఏ లెక్కన ఇస్తామమ్మా ఇక్కడ ఒక డజన్ వచ్చి యాభై రూపాయల లెక్కన అమ్ముతున్నాము మీరు తెలిసినవాళ్ళు కాబట్టి ఒక పది రూపాయలు తగ్గించుకొని ఇవ్వగలుగుతానమ్మ ఎక్కడ ఉన్నారు మీరు ఎన్ని ఎన్ని కావాలి అమృతపాణి అయితే అది ఆరోగ్యానికి మంచిది చిన్నపిల్లలకి పెట్టవచ్చు ఎవరైనా బాగా ఇష్టపడి తినేది అవే అన్నం తిన్న వెంటనే కొంచెం ఒక అరటిపండు తీసుకొని తిన్న తిన్నట్లయితే జీర్ణశక్తి బాగా వస్తుంది జీర్ణం అవుతుంది మంచి క్వాలిటీవి బాగుంటాయమ్మా ఇవి ఉన్నాయి కానీ అవి కొంచెం తక్కువగా ఉన్నాయి ఇవే మెయిన్గా పోతున్నాయమ్మ ఇప్పుడు టౌన్లో అమ్మేదానికి రేటు ఏం లేదమ్మా నువ్వు తెలిసినామె కాబట్టి నీకు ఒక నలభై రూపాయలకి ఇస్తానమ్మ డజన్ అమ్మా ఇంకా తగ్గిస్తే మేము వ్యాపారం చేసుకునే వాళ్ళము కదమ్మా ఎట్ల చెప్పు అప్పటికీ నువ్వు తెలిసిన అమ్మాయివి అనేసి నలభై రూపాయల లెక్కన ఇస్తామని చెప్తున్నాము సరేలే రా నువ్వు వచ్చి షాప్ దగ్గరకు వచ్చావంటే మాట్లాడుకుంటాములేమ్మా ఇస్తాములే అట్లే మరీ మేము నష్టపోకూడదు కదా అమ్మ ఆరోగ్యానికి అమృతపాణి అరటి పండ్లు అయితే బాగుంటాయమ్మ కూడా ఉన్నాయి అవి వాటి గురించి నాకు తెలియదు ఇవైతే మేము అమ్మేవి ఇవే ఆరోగ్యానికి మంచిది బాగుంటాయి క్వాలిటీ బాగుంటుంది మన దగ్గర సరేలే అమ్మా అట్లనేలే ఒక నేను చెప్పాను కదా మామూలుగా అయితే డెబ్భై రూపాయలు అట్లా అమ్ముతున్నారు మేము ఒక నలభైకి యాభైకి ఇస్తాను తెలిసిన అమ్మాయి కాబట్టి

ఏమి